మైసెల్ఫ్ అనుభవ్ ఫ్రమ్ ఎగో పుత్తూరు కోటమంగాపురం పోస్టు చిత్తూరు తిరుపతి డిస్టికు నేను ఎగుపతి నుంచి పుట్టాను మరియు ఎగో పుత్తూరులో చదువుకున్నాను మా నాన్న ఇద్దరు ఫార్మర్సే అండ్ కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కాబట్టి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మా ఊరు స్కూల్లో మా ఊరు స్కూల్లో అంటే ఫైవ్ దాకా చదువుకున్నాను ఎంపీపీ పాఠశాల ఎగో పుత్తూరులో ఎగో పుత్తూరులో అంటే ఫైవ్ దాకా చదువుకున్నాం కాబట్టి నేను మా బ్రదర్స్ అందరు ఆడే చదువుకున్నాము వాళ్ళు పక్కన స్కూల్కి పోయారు సో నేను ఫిఫ్త్ కంప్లీట్ అయ్యింది ఫిఫ్త్ దాక అక్కడే చదువుకున్నాను సో మా సారు సూర్య కుమార్ సారు మరియు సులోచన మేడమ్ వాళ్ళు ఎక్కువుగా ఇన్స్పైర్ అయ్యారు అండ్ ఫిఫ్త్ కంప్లీట్ అయ్యింది సిక్స్త్ ఎంపీపీయూ ఎంపీయూపీ పాఠశాలలో కోటమంగాపూర్లో జాయిన్ అయ్యాను వాళ్ళు ఆడ బాగా చెప్పారు ఎయిత్ దాకా కంప్లీట్ చేసాను అండ్ గేమ్స్ స్పోర్ట్స్ అలాగే కొనసాగింది ఎయిత్ కంప్లీట్ అయ్యింది నేను ఎయిత్లో బ్రదర్సు వేరే స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల నేను ఆడ సెట్ అవ్వల్లేక బాగా ఇబ్బంది పడి పోను అని సతాయించాను ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పించి పంపించారు నేను పోనని అలిగి వెళ్ళాను సో మా సారు మునిరత్నం సార్ అనే సారు నన్ను కంపైల్ చేసి ఎయిత్ క్లాస్ ఫస్ట్ ఆడే స్టార్ట్ చేసారు కాబట్టి ఆడే చదవమని చెప్పారు సో నేను ఒప్పుకొని ఎటో వన్ ఇయర్ గడిచింది ఫ్రెండ్స్తో అట్టాటా తిరుగుతా అప్పట్లో ఆవరేజ్ స్టూడెంట్ని సో నన్ను ఇన్స్పరైట్ చేసి బాగా కోపరేట్ చేసి బాగా చదివిపించాడు నైంతు శ్రీరామపురం స్వామి ఎయిడెడ్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను అక్కడ నేను మా బ్రదర్స్తో అందరుతో జాలిగా పోతు ఉన్నాను సైకిల్లో సడెన్గా ఒక రోజు సైకిల్లో కాలు పెట్టడం జరిగింది సో ఆరోజు ఇన్సిడెంట్ జరిగింది సైకిల్లో కాలు బెట్టి హాస్పిటల్లో జాయిన్ అయినాను అప్పుడు వన్ మంత్ పోలేదు మరియు అంతలోపల మా బ్రదర్సు టెంత్ నేను నైంతు వాళ్ళు టెంత్ క్లాస్ కంప్లీట్ అయ్యి వెళ్ళినారు నేను నైంతు కంప్లీట్ అయ్యి టెంత్లో అడుగు పెట్టాను టెంత్లో వాళ్ళు లేకుండా నేను పోడం బోరింగ్గా ఉంది సో నాకు వాళ్ళతో పోయి అలవాటు అయినందున బోరింగ్గా ఉందే అందువల్ల వాళ్ళు ఇంకలేదు అని నేను ఒంటరిగా పోవడం రావడం అలా జరుగుతు ఉండింది కొన్ని వన్ ఇయరు తర్వాత స్కూలు స కొన్ని మంత్సు పోవడం నిలిపేసాను మరియు డ్రాప్ అయ్యింది స్టడీసు అప్పుడు స్టడీస్ దూరం అయినందువలన ఆవరేజ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ బిలో వచ్చింది సో ఎట్టో టెంత్ కంప్లీట్ అయ్యి ఇంటర్ హిమజ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయినను పుత్తూర్లో మా బ్రదర్సు సెకండ్ ఇయరు నేను ఫస్ట్ ఇయరు సో వాళ్ళు నేను వాళ్ళు ఎక్కడ చదివితే అక్కడే చదివేవాన్ని నేను అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాను ఇంగ్లిష్ అంటే కొద్దిగా దూరం మనకి ఇంగ్లీష్లో అన్నింట్లో సెంటమ్ వస్తే ఇంగ్లీష్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేది మా బ్రదర్సు అంతే వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయ్యింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్కు పోయినాను కొద్దిగా టాపర్ అంటే అన్నిట్ల సెంటము ఇంగ్లీష్లో తక్కువ కొద్దిగా టాపర్ అయ్యాను అంటే థౌజండ్కి నైన్ హండ్రెడ్ అబౌవ్ ఎంతొ వచ్చింది మళ్ళీ ఎంసెటు నీటు ప్రిపేర్ అయ్యి ఎగ్జాం రాసాను నీట్లో వచ్చింది ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది నీట్లో వెట్నరీ అగ్రికల్చర్ సీట్ వచ్చింది బట్ నేను సమ్థింగ్ ప్రాబ్లమ్ వల్లా అటెండ్ అవ్వలేక సీట్లు మనీ కట్టలేక వెళ్ళిపోయాయి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది తిరుపతిలో పోయి అడ్మిషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేదానికి పోయినాము మా ఇంట్లో డాగ్ డెత్ వల్ల నేను అటెండ్ అవ్వలేక పోయాను సో ఆ డాగ్ పేరు మణి సో మణి డెత్ వల్ల నేను పోలేకపోయాను కాబట్టి ఆ ఫీలింగ్లోనే వన్ వీక్ అట్టానే ఉండిపోయిన మా ఇంట్లో వాళ్ళు అలాగే ఉండిపోయినారు అలాగే వన్ ఇయర్ గడిచింది ఆ వన్ ఇయర్లో వ్యవసాయం చేయడం పంట పెట్టడం నీరు గట్టడం మరియు ఆవు మేపడం గొర్ల కాలికి వెళ్ళడం ఇలాంటి పనులు నేను చేస్తా ఉన్నాను ఎవరు పిలిస్తే వాళ్ళ వెనకాల పోవడం క్రికెట్ ఆడడం తిరగడం తినడం ఇలా చేస్తా ఉన్నాను సో నాకే ఒకవిధంగా అనిపించి ఎంసెట్ కోచింగ్ అనేది జాయిన్ అయ్యి ఎంసెట్ కోచింగ్కి వెళ్లాను ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది పద్మావతి ఫార్మసీ కాలేజీలో తిరుపతిలో సీట్ వచ్చింది ఆడికెళ్ళాను సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అమౌంట్ ఎక్కువ పే చేయాలన్నారు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ క్యాన్సెల్ చేసుకొని పుత్తూరు సేషల ఫార్మసీ కాలేజ్ ఆఫ్ పుత్తూరులో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను సీట్ వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ కాబట్టి సీట్ వచ్చింది సీటు వచ్చినందున నాకు మరియు నా ఫ్రెండ్స్ ఇంకొకడు ఇంక ప్రణయ్ కోటి అనే అతను అదే పద్మావతి కాలేజీలో జాయిన్ అయ్యి రిపోర్టింగ్ ఇచ్చి క్యాన్సల్ చేసుకొని పుత్తూర్లో జాయిన్ అయినాడు వాడు నేను ఒకేసారి రిపోర్టింగ్ ఇచ్చాము అప్పుడు తగిలినోడు ఇంకా వదల్లేదు నన్ను వాడు సంథింగ్ ఏదేదో జరిగినాయి మళ్ళీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ సండే ఫస్ట్ డే కాలేజ్కి రమ్మన్నారు పోయాను ఏదో చెప్పారు అప్పుడే వన్ ఇయర్ బ్యాక్ కదా సీనియర్స్ వన్ ఇయర్ డ్రాప్ అయ్యింది స్టడీస్కు దూరం అయ్యాను అప్పుడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకునేవాణ్ణి కానీ ఆడి పోయిన లోపల అంత దూరం అయింది ఇంగ్లీష్ అంతా ఇంగ్లీషే మనకేం అర్థంకాలేదు మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్లో అసలు ఇంగ్లీష్ అంటేనే మనకు నచ్చదు కాబట్టి వాళ్ళేం చెప్పిన అర్థం అయ్యేది కాదు మా ఫ్రెండ్ వాడు టాపర్ వాడు చదువుకోపోయినా రాసేవాడు కాస్త దూరంగా ఉండేవాణ్ణి నేను క్లాస్కు పోయేది కాదు వచ్చేది కాదు ర్యాగింగ్సు అన్నీ జరుగుతాయి ఆ కాలేజ్లో సేషల ఫార్మసీ కాలేజ్ పుత్తూరు ఆడ ఫస్ట్ ఇయర్స్ కాబట్టి మేము మా సీనియర్స్ వాళ్ళందరు వచ్చేవారు ర్యాగ్ చేసేవారు అట్ల జరిగినాయి క్రికెట్ అంతా వీక్లీ వన్స్ వీక్లీ టూ డేసు ఎప్పుడు ఖాళీగుంటే అప్పుడు పోయి ఆడేవాళ్ళము అండ్ క్రికెట్ అది అంతా ఆడేవాళ్ళం మళ్ళీ వన్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ జరిగింది సెకండ్ సెమ్కు వెళ్ళాము సెకండ్ సెమ్లో అయ్యింది సెకండ్ సెమ్లో రెండు సప్లీ బడింది వాడికి రెండు బడింది వాడు క్లియర్ చేసినాడు నేను క్లియర్ చేసినాను సెకండ్ ఇయర్కు వచ్చాం సీనియర్స్ సీనియర్స్ అనే పదవి వచ్చింది మేము జూనియర్స్ని ర్యాగింగ్ చేసాము వాళ్ళు మమ్మల్ని చేసారు అప్పటి నుంచి ఏదో నేను సీనియరు నాకు అట్టుండాలి ఇట్టుండాలని ఇన్స్పెక్ట్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు వాళ్ళు వస్తున్నారు సీనియర్సు సీనియర్స్ అని అట్టుండేవాళ్ళు సమ్థింగ్ ప్రాబ్లమ్ వచ్చి జు సీనియర్స్తో నేను గొడవపడి వాళ్ళు నన్ను గొడవపడి కొట్టి జరిగినాయి జరిగినందు వలన కాలం అలా గలిచింది సెకండ్ ఇయర్స్ ఫస్ట్ సెమ్ రాసాను వాడ్ మా ఫ్రెండ్ రాశాడు ఇద్దరే ఉండేవాళ్ళం ముగ్గురు అయినాం తింగర గోపి హరికృష్ణ అనే అతడు జాయిన్ అయినాడు ముగ్గురులో మా ఫ్రెండ్ వెంకట్ ప్రణయ్ కోటి అనే అతను బాగా టాపరు మేమైతే డమ్మీస్ ఇంగ్లీష్ రాదు డమ్మీసు మాకు సప్లీలు నాలుగు బడినాయి సెకండ్ సెమ్ పస్ట్ సె సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో క్లియర్ చేసాము నాలుగు ఒకేసారి క్లియర్ చేసాము అది క్లాసుకు పోకుండా నోట్స్లు రాకుండా మా ఫ్రెండ్ జే ఎక్స్ప్లెయిన్ చేసిన దాంతోనే పెట్టి రాసాము ఫస్ట్ సెమ్ అయ్యింది సెకండ్ సెమ్ పోయాము సీనియర్ ఫైనల్ ఇయర్తో గొడవ పడ్డాను వాళ్ళు గొడవకొచ్చారు వార్నింగ్ ఇచ్చారు నేను అలా అలా వార్నింగ్ ఇచ్చుకొని గొంతు పట్టుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్నికొట్టడం మేము తిరిగి వాళ్ళ గదికెళ్లడం ప్రిన్సిపల్ మమ్మల్ని సస్పెండ్ చేయడం అలా వన్ మంతు ఇంట్లోనే ఉండిపోయాను సస్పెండ్ చేసి ఇలా జరిగింది సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ పోయాము సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో చాలా అంటే చాలా అంటే సిక్స్ సబ్జెక్టు సిక్స్ సబ్జెక్ట్లో చదవడమే కష్టం సబ్జెక్ట్ల నేమే నోటికి రావు అలా ఉండేటప్పుడు గల్స్తో మాట్లాడడం అలా తిరగడం ఇలా తిరగడం క్లాస్కు రాకుండా బంక్ కొట్టడం పాల్స్ ఇయ్యడం హాల్స్ గుళ్ళకి గోపురాలకి తిరగడం అలాంటివన్నీ జరిగినాయి కానీ వాడు మా ఫ్రెండు ఇంకొక ఫ్రెండు కమిటెడ్ అయినారు నాకు చెప్పలేదు అలా వాళ్లతో నేను గొడవపడడం వాళ్ళు నన్ను తిట్టడం నేను వాళ్ళత్ వాళ్లతో గొడవపడి అలిగి వెళ్ళడం ఇలా జరిగి ముగ్గురు నలుగురు అయినాం నలుగురు ఐదుమంది అలా గ్రూప్ ఆరు మందిగాచేరాం మా గ్రూప్ పేరు వీఐపీ గ్యాంగ్ అని పేర్లు పెట్టారు కాలేజిలో కాలేజిలో పేరు పెట్టడమే నోటిస్ బోర్డ్లో పేర్లు ఎక్కినాయి నోటిస్ బోర్డ్లో పేర్లు ఎక్కినాయి కాబట్టి మేము ఇంకా ఇదయినాం ఏదో సీనియర్స్ వస్తున్నారు జరుగు జరుగు అనేట్టు మా బిల్డ్అప్లు వాళ్ళు సీనియర్స్ వస్తున్నారు అబ్బా జరగండి జరగండి అని వాళ్ళు మమ్ముల్ని దూరం పెట్టడం వాళ్ళు మాకిచ్చే మర్యాద సార్ వాళ్ళు పిలిచే వీఐపీ గ్యాంగ్ నేము ఇలా బ్రాండు వీఐపీ బ్రాండ్ అనే ఒక బ్రాండు గ్రూపుల్ని మీదనే వీఐపీ గ్రూపు కాలేజి ప్రిన్సిపలె వీఐపీ గ్రూప్ బా ఇటు రండి అని పిలిచేది అలా జరిగినాయి క్రికెట్ అయితే మేమే ఇంకా చెప్పాలి మళ్ళా వాళ్ళు కమిటెడ్ కాబట్టి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరికి బ్రేక్అప్లే నాకు యాడలేని సంతోషం ఎందుకంటే మనదగ్గర బ్రేక్అప్ కాబట్టే మళ్ళీ ఇంకా వాళ్లేదేదో అనుకొని చేసినారు వాళ్ళకి బ్యాడ్ లక్ బ్రేక్అప్ అయ్యింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆ వన్ ఇయర్ గ్యాఫ్లో థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్కొచ్చాను ఓ కుక్క పిల్లను దెచ్చి పెంచుకున్నాను దాని పేరు వెట్టి అది బాగానే ఉంది నాకు ఆనిమల్స్ అంటే పిచ్చి ప్రేమ వాళ్లికి ఆల్ దాని మీద అలవాటు లేదు మా ఇంట్లో ఉండే వాళ్ళకీ ప్రేమే అన్ అలా ఉన్నాను మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి బ్రేకప్ కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఏడుస్తారు నేను వాళ్ళని ఎగతాళి చేసేది వాళ్ళు నన్ను ఎగతాళి చేసేది ఇలా గడిశాయి